నేను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను చేసిన ముఖ్యమైన పని నేను విశ్వసించే వ్యక్తుల నుండి సలహాలను పొందడమేనని నేను భావిస్తున్నాను నా కుటుంబం మరియు స్నేహితులతో మాట్లాడటం ప్రమోషన్ యొక్క లాభాలు మరియు నష్టాలను అంచనా వెయ్యడానికి నాకు సహాయపడింది మరియు ఇది నా నిర్ణయం పై మరింత నమ్మకముగా ఉండటానికి నాకు సహాయపడింది నేను ప్రమోషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను ఇది నాకు గొప్ప అవకాశం మరియు వృత్తిపరంగా మరియు మరియు వ్యక్తిగతంగా ఎదగడానికి ఇది నాకు సహాయపడింది నేను విశ్వసించే వ్యక్తుల నుండి సలహాలను పొందడానికి నేను సమయాన్ని వెచ్చించి వెచ్చించినందుకు కూడా నేను సంతోషిస్తున్నాను నాకు మరియు నా కుటుంబానికి ఉత్తమమైన నిర్ణయం తీసుకోవడానికి ఇది నాకు సహాయపడింది ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను చేసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి నేను చేయగలిగిన మొత్తం సమాచారాన్ని సేకరించాను నేను ఉద్యోగ వివరా వివరణను జాగ్రత్తగా చదివాను మరియు నా మేనేజర్ మరియు ప్రమోషన్ ఉన్న ఇతర వ్యక్తులతో మాట్లాడాను నేను నా లక్ష్యాలు మరియు విలువలను పరిగణించాను నా కెరియర్లో నాకు ఏదైనా ముఖ్యమైనది నేను ఏమి సాధించాలనుకున్నాను నేను ప్రమోషన్ యొక్క లాభాలు మరియు నష్టాలను వేరేజ్ వేశాను ప్రమోషన్ యొక్క ప్రయోజనాలు ఏమిటి సవాలు ఏమిటి నేను నమ్మిన వారితో మాట్లాడాను నేను నా భర్త నా తల్లిదండ్రులు మరియు నా స్నేహితులతో మాట్లాడాను నేను వారి సలహాలు మరియు మద్దతు పొందాను నేను ఒక నిర్ణయం తీసుకున్నాను